గ్రౌండ్నట్ ఆయిల్ కోకోనట్ వాటర్ ఆల్ ఫ్రూట్ జామ్ మ్యాంగో స్క్వాష్ వనీలా ఐస్క్రీమ్ ఆనియన్ సమోసా దిల్ పసంద్ సాంబార్ ఇడ్లీ చైనీస్ పరోటా సెట్టు దోశ